మన ప్రభుత్వం జన ఔషధీ కేంద్రాలు ద్వారా అలాగే జనరిక్ మెడిసిన్స్ అని పెట్టి పేదలకు తక్కువ రేటుకే మందులని అందిస్తుంది ఇలా మందులని అందించడం ద్వారా ఎంతోమంది వైద్యం చేయించుకోగలుగుతున్నారు అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం జగన్అన్న హెల్త్ కార్డు ద్వారా ఉచిత వైద్యం కూడా మన గవర్నమెంట్ అందిస్తున్నారు ప్రైవేట్ ఆస్పత్రులతో కూడా భాగస్వామ్యం ఏర్పరుచుకుని ఎంతో మంది పేదలకు ఉచిత వైద్యం అందిస్తుంది కన్ను ఆపరేషను కీలు మార్పిడి ఆపరేషను ఇలాంటివే కాకుండా కోవిడ్ సమయంలోనూ ఎన్నో ఎన్నో వైద్య సదుపాయాలను మన గవర్నమెంట్ సమకూర్చింది ఆస్పత్రులతో భాగస్వామ్యాల ద్వారా కూడా మనకు దగ్గరలో ఎలాంటి పెద్ద హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్కి వెళ్ళీ వైద్యం చేయించుకోవటం జరుగుతుంది మన గవర్నమెంట్ పెట్టిన ఈ హెల్త్ అండ్ సదుపాయాలు అన్ని కూడా ప్రజలు చాలా బాగా వినియోగించుకుంటున్నారు